హలో చెప్పండి సార్ మీకు ఏమి కావాలి సార్ ఒక షీ వన్ రూపీకి టూ షీట్స్ వస్తాయి బండిల్లో ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ బండిల్కి టూ హండ్రెడ్ కూడా వస్తుంది డిస్కౌంట్లో చెప్పు సార్ బండిల్ టూ ఫిఫ్టీ సార్ కావాలంటే డిస్కౌంట్లో మీకు టూ హండ్రెడ్ ఇస్తాను సార్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి సార్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ సో లాంగ్ నోట్స్ అంటే మీకు పేజ్ క్వాలిటీ బట్టి ఉంటుంది సార్ పేపర్ క్వాలిటీ బట్టి ఒకవేళ మీకు మంచి క్వాలిటీ కావాలంటే వైట్ ఏ ఫోర్ షీట్స్ ఏ ఫోర్ షీట్స్ సైజు పేపర్దా సార్ లేకపోతే ఇంకా నార్మల్ సైజ్వా సార్ సార్ బుక్ ఒకటి ఎయిటీ రూపీస్ సార్ అవును సార్ రాదు అంటే నార్మల్గా మీరు ఎక్కడో ఎక్కువ బుక్స్ తీసుకుంటే దాన్నిబట్టి డిస్కౌంట్ ఉంటుంది సార్ అంటే ఒక టెన్ బుక్స్ అలా తీసుకుంటే ఈచ్ బుక్ ఒక టెన్ రూపీస్ తక్కువ చేసిన అవుతుంది సార్ మీకు సరే సార్ ఈచ్ బుక్కి సెవెన్ రూపీస్ అలా తక్కువగా చేస్తాం ఇంకా ఏమైన కావాలా సార్ మీకు సరే సార్ ఓకే సార్ ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమన్న కావాల సార్ లేకపోతే ఇవి చాల మీకు పర్లేదు సార్ ఇంకా ఏమైన కావాలంటే తీసుకోండి డిస్కౌంట్ ఇస్తాం మీకు ఇంకా ఆల్రెడీ డిస్కౌంట్ అప్లయ్ చేస్తే మీకు ఇంత అయ్యింది సార్ అమౌంట్ పక్కనే ఉంది ఆల్రెడీ మళ్ళీ డిస్కౌంట్ ఇంకా అంటే ఇబ్బంది అవుతాయి షాప్ వాళ్ళకి మాకు మొత్తం అవి టూ హండ్రెడు ఈ బుక్స్ ఒక ఒక వన్ ఫిఫ్టీ వేసుకోండి సార్ టూ హండ్రెడ్ వేసుకోండి సార్ లాస్ట్ ఇంకా ఎక్కువ ఏమి వద్దు ఇంకా స్కేల్ ఇవన్నీ కలిపితే ఫిఫ్టీ సార్ మొత్తం ఒక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలో అయిపోతుంది సార్ థ్యాంక్ యూ సార్